హలో ఎవరు హ చెప్పండి ఆహా చెప్పండి అవునాండి ధన్యవాదాలు చెప్పండండి ఏంటది ఆ అవునండి

అవునా బాగుందండి ఐడియా మేము ఇంప్లిమెంట్ చేస్తాం అవునావును అవునండి ధన్యవాదాలండి మీ సలహా చాలా బాగుంది నేను మా క్యాంటీన్లో ఇంప్లిమెంట్ చేస్తాను